అక్షయపాత్ర ఫౌండేషన్ కోట ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నోర్ ఏ హిందూయన్ ఫౌండేషన్ మనకి ఇవి చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మన విజయనగరంలో మదర్తెరిస్సా ట్రస్ట్ ఉంది ఇది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఎలా అంటే వందమంది ప్రజలకు హాస్పిటల్ లో భోజనాలుగా మా అందిస్తుంది ఈ ఫౌండేషన్ ఇంకా ప్రతి ఇయర్ పేద ప్రజలకు సైకిల్ లను పంపిణీ చేస్తుంది ఇంకా ఆర్థికంగా ఉన్న ఆడవాళ్ళకు టైలరింగ్ నేర్పించి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చెందిస్తున్నారు ఇంకా ఇలాగా చాలా విధాలుగా చేస్తున్నారు మదర్తెరిస్సాను ఎక్కువ ఆరాధిస్తూ అక్కడ ఆవిడ్ని విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తుంటారు ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది